పదవీ విరమణ చేసిన వారికి వృద్ధులకు టీవీ ఇంటర్నెట్ టెక్నాలజీ చాలా ప్రయోజనకరంగా ఉంది వారు ఎక్కడికి బయటికి కదలకుండా ఇంట్లోనే వాళ్ళకి దొరికిన ఖాళీ సమయాల్లో టీవీలు చూస్తూ ఎంటర్టైన్మెంట్ని ఆనందాన్ని పొందగలుగుతున్నారు అలాగే ఇంటర్నెట్ సదుపాయం వల్ల అనేక విషయాలను వార్తలను ప్రపంచంలో జరుగుతున్న వింత లను అన్నిటిని వాళ్ళు చూడగలుగుతున్నారు అలాగే వాళ్ళ బ్యాంకుకు సంబంధించినవి వాళ్ళకి పాలసీలకు సంబంధించిన వివరాలు వాళ్ళ పెట్టుబడులు వాటన్నిటికీ సంబంధించిన వివరాలను వాళ్ళు ఇంట్లోనే చూసుకొని సౌకర్యం వాళ్ళకి చాలా చక్కగా ఈ ఇంటర్నెట్ వల్ల చాలా ప్రయోజనకరంగా ఉన్నది